నా అభిప్రాయం ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పరిశ్రమను మెరుగుపరచడానికి ఎలాంటి ఎలాంటి ఎలాంటివి చెప్పుకోవచ్చంటే నా వరకు గ్రామాల్లో ప్రత్యేక పొలానికి సరిపడేంత నీళ్లు రావాలి విత్తనాలు కూడా సరైన ధరలకు రావాలి ప్రతి ఇప్పటి ప్రకారం పెద్ద విత్తనాల ధర చాలా పెరిగిపోయింది పేద రైతులు కూడా ఉన్నారు వాళ్ళు కొనలేకపోతున్నారు పేద రైతులకి వాళ్ళకు తగిన తగిన రీతిలో వ్య వ్యవసాయ విత్తనాలు అందాలి వాళ్ళకి అలాగే కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు ఉండడం ద్వారా వారి పొలానికి తగినన్ని నీరు అందుతాయి నీరులు కొన్ని చాలా వరకు ఇప్పుడు అందరూ పత్తి దిగుబడులు చాలా వరకు చేస్తున్నారు కానీ వారికి సరిపోయిన సరి సరైన గిట్టుబాటు ధర దొరకడం లేదు వారికి గిట్టుబాటు ధర దొరకాలి దొరికే కొద్ది రైతు ఇంకా పెరుగుతుంది ఇంకోకటి ఏంటి మరొకటి ఏంటంటే

వ్యవసాయంత వ్యవసాయం పెరగవచ్చు మళ్ళీ పెస్టిసైడ్స్ ఫస్ట్ లేయర్స్ అని ఆర్టిఫిషియల్ వాడడం వాడకూడదు అవి వాడడం వల్ల భూమి భూమి దిగు దిగుమతి తగ్గుతుంది దానివల్ల పొలంలో ఎక్కువ శాతంలో ఇవి నాట్లు పొలం రాలేదు సో ప్రజలు కూడా గొడవ పడుతుంటారు మన అభిప్రాయం ప్రకారం ప్రజలు బాగా బాగా పొలం మీద పొలం గురించి తెలియాలి వ్యవసాయం గురించి ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థులకు తెలియడం ద్వారా వారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మన చదువు మన నేటి చదువు చదువుకి చదువు విషయంలో కూడా రైతులు చాలా తక్కువగానే చూస్తున్నారు రైతుల గురించి చాలా గొప్పగా చెప్పి వ్యవసాయంని వారానికి ఒకరోజు రెండు రోజులు లేదా వ్యవసాయం ఎలా చేయాలో పిక్నిక్కి కూడా తీసుకువెళ్ళడం ద్వారా వాళ్లకి పిల్ల పిల్లలకు కూడా వ్యవసాయం గురించి ఒక అవగాహన వస్తుంది మనం చదువుకునే చదువుకునే పిల్లలలో మూడో ఒక తరగతికి ముప్పై మంది ఉన్న అందులో పది మందికి వ్యవసాయం చేరాలని ఆలోచన వస్తే చాలా వరకు గ్రామీణ ప్రాంతం వ్యవసాయ పరిశ్రమం మెరుగు మెరుగుపడుతుంది మళ్ళీ అందులోనూ ఇంకా చదువుకున్న విద్యార్థులు పొలం పొలం పనులు చేయడానికి వస్తే వారి తెలివితేటలు ప్రకారం తక్కువ దిగుబడి తక్కువ మానిస్యం తక్కువ పైసలుతోనే ఎక్కువ దిగుబడి ఎలా చేయాలనే ఒక తెలివి ఎందుకంటే చదువుకున్న వారు తెలివి ఉంటుంది దాని ద్వారా పొలాన్ని అంతరించిన వారి పట్ల నాలుగు నెలలుగా ఆన్లైన్ బిజినెస్లు పెరిగిపోయాయి అలాగే బిజినెస్లు పెరిగిపోయాయి కాబట్టి వీళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ ఆ వ్యవసాయంలో వెళ్ళడం ద్వారా వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో సెల్లింగ్ చేయడం కాని అలా చేయడం వల్ల రైతుకు కూడా సరిపడేంత దిగు అమౌంట్ వస్తుంది సో దాని ద్వారా మనం కూడా ఆనందపడవచ్చు రైతు దిగుబడి పెరగాలంటే ఇలాంటివి చాలా ఉంటాయి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే రైతులకు కూడా పురుగుల మందులు ఇలాంటివి వస్తున్నాయి ప్లస్ కరెంట్ అందకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతున్నాయి కాబట్టి మనం అన్ని కరెంట్ కాని విత్తనాలు కాని ఇలాంటివి కొన్ని ఫ్రీ ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా ఆనంద పడుతుంటారు వాళ్ళ పిల్లలకి సరియైన చదువు అది అందించడం వల్ల కూడా పెరుగుతుంది పిల్లలని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నాకు తెలిసినంతవరకి చాలా చేయాలి చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు వ్యవసాయం దిగుబడి ఇంకా పెరగాలి పెరగాలి అనుకుంటే మాత్రం నాకు తెలిసిన ఫర్టిలైజర్స్ ఇవన్నీ బాగా తగ్గించాలి ఎందుకంటే ఫర్టిలైజర్స్ ద్వారా చాలా వరకు పొలం దిగుబడి మొత్తం తగ్గిపోతుంది పొలం మళ్ళీ పెరగట్లేదు చాలావరకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పొలం బాగుండాలి అంటే నాకు తెలిసినంతవరకు న్యాచురల్గా ఆవు పేడ కాని ఇలాంటివి వాడడం ద్వారా పొలం దిగుమతి పెరుగుతుంది సరైన నీళ్లు అందించే వాళ్ళు నాకు తెలిసినంతవరకు పత్తి కుషిత మంది ఇప్పట్లో పత్తిని ఇలాంటివి పెరిగి పెంచుతున్నారు దాన్ని కాకుండా వేరే వేరే పెంచడం ద్వారా కూడా వాళ్లకి కూడా లాభం వస్తుంది అలాగే మనకు కూడా సరిపడేంత వాళ్ళకు కూడా సరిప రైతులకు సరిపడేంత డబ్బులు ఇవ్వాలి మధ్యలో ఎప్పుడూ మధ్యతరగతి వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర రైతుల దగ్గర తక్కువ డబ్బులు తీసుకుని మనం కొనుక్కునే వారికి తక్కువ అమౌంట్లో ఇస్తున్నారు అది అది తగ్గాలి అది తగ్గితేనే మనం కూడా పెరుగుతాము లేకపోతే ఇది పెరగడం చాలా కష్టమవుతుంది నా అభిప్రాయం ప్రకారం రైతులకు ఎప్పుడు రైతు రాజు అనేది నిజమే అలాగే జరగాలి ఇలా ప్రతి ఒక్కటి అన్ని అందుబాటులో వచ్చినట్టుగా మనం చేయడం ద్వారా మనకు కూడా ఆనందం కలుగుతుంది రైతులు కూడా పెరుగుతారు ఇలా పెరిగేలా మనం కూడా ఏదో ఒకటి చేయాలి చేయాలి అంటే ప్రతి ఒక్క రై ప్రతి ఒక్కరికి నీకు తెలిసినంతవరకు అందరికీ మనం కూడా వ్యవసాయం గురించి మనకి వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాలి ఇప్పుడు పెద్ద తల్లిదండ్రులు కావచ్చు స్నేహితులు మాట్లాడేటప్పుడు రైతుల గురించి చెప్పుకోండి కొంచమన్నా దాని ద్వారా మారొచ్చు మెరుగు పడుతుందనే నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి జైహింద్